హలో మీకు ఏ పుస్తకాలు కావాలి కనుపర్తి వరలక్ష్మమ్మ పుస్తకాలతో పాటు మా దగ్గర చాలా మంది రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి చెప్పగలను ఆవిడ పద్దెనిమిదొందల తొంభై ఆరు అక్టోబర్ ఆరున పాలపర్తి శేషయ్య హనుమాయమ్మ దంపతులకు బాపట్లలో జన్మించారు ఈమెకు ఐదుగురు సోదరులు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారి రచనలు ఆదరలేఖలు మా ఊరు కథ ఎట్లా ఉండాలి ఇలా ఎన్నో రచనలు కూడా ఆవిడ చేశారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారి బిరుదులు స్వర్ణరకంకణం మరియు కవితా ప్రవీణ ఈవిడికి స్వర్ణరకంకణం అనే బిరుదు పంతొమ్మిదొందల ముప్పై నాలుగులో అందుకున్నారు అలాగే ఈవిడ గుంటూరు జిల్లాలో ఒక సభ్యురాలుగా కూడా ఉన్నారు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో కనుపర్తి హనుమంతరావుని వివాహం చేసుకున్నారు ఆవిడ పంతొమ్మిది వందల డబ్భై ఎనిమిది ఆగస్టు పదమూడున మరణించారు వీటితో పాటు మా లైబ్రరీలో చాలా మంది రచయితలు అలాగే ఇంకా కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి మీకేమైనా కావాలనుకుంటే మాకు కాల్ చెయ్యండి లేదా వచ్చి తీసుకువెళ్ళండి ఓకే